కేక్స్ ఉంటాయా అండి ఇక్కడ కస్టమైజ్ చేస్తారా వన్ కేజీ కేక్ కావాలి మాకు అందులో పైనాపిల్ ఫ్లేవర్ కావాలి అంటే మాకు ఈ నెక్స్ట్ వీక్ అకేషన్ ఉంది మీరు ఎప్పటివరకు ఇచ్చేస్తారా అప్పటి వరకు చేయగలుగుతారా వన్ కేజీ కావాలి నెక్స్ట్ వీక్ మండే అంటే సెవెన్ డేట్ సెవెన్కి మాకు కావాలి ఆ ఇలా వెడ్డింగ్ యానివర్సరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని రాయండి దాని మీద కొంచెం ఫ్లవర్స్ అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టండి కొంచెం డిజైన్స్ వెయ్యండి దాని మీద వన్ కేజీకి ఎంత ఉంటుందండి కాస్ట్ ఆ కొంచెం నార్మలే నార్మల్గానే నార్మల్ ఓకే అండి

ఆ అయితే ఎట్లా అంటే నార్మల్ కేక్ కూల్ కేక్ కాదు ఆ నార్మల్ కేక్ మీద నేను పిక్చర్ పంపిస్తాను అది ఒకసారి దాని మీద పెట్టి దాని మీద కొంచెం డెకరేట్ చేయండి దాన్ని అంతే

ఇంకేం లేవండి బెలూన్స్ ఏమైనా ఉన్నాయా బెలూన్స్ ఉన్నాయా మీ దగ్గర ఆ ఓకే అండి ఎంత పడుతుందంటే ఈ డెకరేషన్ అ అంత సామాన్లకు మొత్తం ఎంత అ నార్మల్ సింపుల్ అయితే ఇచేసేయండి ఇంక ఓకే అండి థ్యాంక్యూ అంతే అండి అంతే ఓకే అండి థాంక్యూ నెంబర్ వాట్సాప్ చే తీసుకోండి ఓకే అండి థ్యాంక్యూ ఓకే అండి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను పంపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ